విద్యావ్యవస్థలకీ సామర్థ్యం గల పిల్లలకి చెవిటి పిల్లల కోసం ఏదైనా స్కూళ్లు ఎక్కడయినా ఉంటే బాగుంటుంది సో నేను ఇప్పటివరకయితే ఎక్కడా చూడలేదు ఉన్నాయా లేవా అనేసని మనకి ఎక్కడ లేవనుకో సో మన స్కూలల్లోకి వెళ్తున్నారు మన దగ్గరలో ఉన్న స్కూళ్ళకి వెళ్తున్నారు నేర్చుకుంటున్నారు సో వాళ్ళకంటూ ఒక సంస్థ పెట్టి మంచి పో పోషకాహారం అందించి అన్ని చేస్తే బాగుంటుంది విద్యార్థులకు తగినంత మద్దతుగా ఉండాలి అన్ని మంచి సౌకర్యాలు కల్పించాలి ఇక్కడ మన నార్మల్ స్కూళ్లోకి వెళ్తున్నారు అందులోనూ నేర్చుకుంటున్నారు అందరు పిల్లలు సో ఎవరు ఎంత గవర్నమెంటు స్కూళ్లు ఉన్నాయి కదా వాటిలోకి వెళ్లి అందరూ మంచిగా విద్యా బోధన అందుకుని అందించుకుంటున్నారు